మేము ఫ్లవర్ షాప్ నుండి మాట్లాడుతున్నాం చెప్పండి వినిపిస్తలేదు జర కొంచెం ఏంటిది మా షాప్లో అన్ని బంతి పూలు మల్లె పూలు కనకాంబరాలు ఇంకా ఏమేమి పూలు కావాలన్నా అన్ని రకాల పూలు మా దగ్గర హోల్సేల్గా లభిస్తాయి ఇప్పుడైతే దసరా సీ సీజన్ కాబట్టి ఎనభై రూపాయిలకి నడుస్తుంది అంటే మీరు కిలోల చొప్పున తీసుకుంటే తక్కువకే ఇస్తాము అండి మీరు ఇండివీడ్యువల్గా తీసుకుంటేనే ఇలా రేట్ అనేది పడుతుంది మాది ఎట్లాగో హోల్సేల్ షాపే మాకి ఎలాగో తక్కువ రేట్కే మేము తక్కువ రేట్కే ఇస్తాము బయటవాటి కంటే ఏంటిది అండి అన్ని ఇస్తాము ఒక బంతి పూలు ఒక చామంతి పూలు అయితే చటాకు చొప్పున ఇస్తాము జాస్మిన్ అయితే ఇండివీడ్యువల్ కావాలంటే ఇండివీడ్యువల్ ఇస్తాము లేకుంటే మాలలు కట్టి ఇవ్వమంటే మాలలు కట్టించి కూడా ఇస్తాము మాలలు అవసరం లేకపోతే మీరు ఎలా కావాలంటే అలా ఇస్తాము ఒకసారి మీరు షాప్కి వచ్చి అడగండి రోజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ కూడా మేము అమ్ముతాము రోజ్ ఫ్లవర్సు గులాబీలు మీకు ఎన్ని రకాల కలర్స్ అంటే అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఎక్కువగా రెడ్ గులాబీ ఆ గులాబీలు ఇవి రోజ్ పెటల్స్ కావాలన్నా రోజ్ పెటల్స్ ఉంటాయి బంతి పూల పెటల్స్ కావాలన్నా బంతి పూలవి ఇలా చల్లడానికి కూడా అయ్యి ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా కూడా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ కూడా మేము అల్లి ఇస్తాము పెద్ద పెద్ద మాలల లాగా మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాము ఒకసారి మా షాప్కి వచ్చి చూడండి మీకు ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని ఇస్తాము తక్కువ ధరకే వస్తాయి మేము హోల్సేల్గానే అమ్ముతాము అవును ఓకే అండి ఓకే అండి సరే మళ్ళీ